సర్ మేము ఆర్డర్ ఇచ్చింది రాలేదు మేము బిర్యానీ ఆర్డర్ ఇస్తే మాకు బర్గర్స్ వచ్చాయి ఇలా మీరు అందించడం తప్పు కదా ఎందుకంటే మేము మా ఫ్యామ్లీ చిన్న ఫంక్షన్ ఉండి అందుకనే బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం కానీ మీరు మాత్రం బర్గర్స్ డెలివరీ చేశారు ఇది చాలా తప్పు ముందు ఫంక్షన్ అంతా మాకు డిస్టబెన్స్ అయిపోయింది ఎందుకని ఇలా చేశారు చూసుకోవాలి కదా మేము ఎంతసేపు అని వెయిట్ చేశాము అది కూడా లేటుగా చేశారు డెలివరీ బర్గర్స్ తీసుకున్నా మేము బిర్యానీ ఆర్డర్ చేసాం ఇంట్లో ఫంక్షన్ ఉంది మేం చుట్టాలకి ఏమని సమాధానం చెప్పుకోవాలమ్మా ఆ ఫంక్షన్ అంతా డిస్టబెన్స్ అయిపోయింది మాకు ఇంట్లో వంట చేయడానికి ఇబ్బందిగా ఉందని మేము ఆర్డర్ పెట్టుకున్నాము ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా చూసుకోవాలి కదా మీ డెలివరీ బాయ్స్కు కూడా మరి మరి అడిగి చెప్పాలి ఈ లొకేషన్కి ఈ అడ్రస్కి ఏమి డెలివరీ చెయ్యాలి ఎవరు కాల్ చేశారు కాల్ చేసి మళ్ళీ ఒకసారి కన్ఫామ్ అయినా చేసుకోవాలి కదా అని చెప్పాల్సి ఉంది కానీ మీరు మాత్రం ఏదో ఒకటి పంపించడం అలా కరెక్ట్ కాదు కదా ఎందుకంటే మేము నెక్స్ట్ టైం ఆర్డర్ పెట్టుకోవడానికి కూడా మాకు నమ్మకం పోయింది నెక్స్ట్ టైం మీకు ఈ ఆర్డర్ పెట్టుకుందామన్నా కానీ మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇంప్రెషన్ పోతుంది కదా మీకు మీకే కదా నష్టం అలా చేయడం కరెక్ట్ కాదు కదా మేము ఎంతసేపు వెయిట్ చేసాము అదంతా మోస్తుంది టైంకి పార్టీ అంతా అయిపోయింది ఇంకా తినే టైంకి బర్గర్స్ వచ్చాయి అలా డెలివరీ చేయడం తప్పు కదా ఎందుకు ఇంత మీకు నెగ్లెక్ట్ అంటే ఎక్కువ మనీ వస్తుంటే ఇంత నెగ్లిజెన్సీ ఉందా మీకు అలా కరెక్ట్ కాదు కదా చూసుకోవాలె గదా కస్టమర్స్కి ఇంప్రెషన్ పోతుంది కదా మీకే లాసు మీ బిజినెస్కే లాసు మేము మంచి రెస్టారెంట్ మంచిది అని డెలివరీ పెట్టుకున్నాం మీ డెలివరీ బాయ్కి మరీ మరీ చెప్పాలి కరెక్ట్గా తీసుకెళ్ళండి అనని చెప్పాలి ఏదో మీరు తీసుకొచ్చింది మేము తీసుకుంటాము అననుకోని డెలివరీ చేస్తారా అది కరెక్ట్ కాదు కదా